నాకు పర్సనల్గా లైఫ్లో గోల్స్ ఏంటి అంటే ఏదైనా కానీ ఫేమస్ అయిపోవాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలి క్రియేటివ్గా పని చేయాలి నార్మల్గా ఎయిట్ టు ఫైవ్ జాబ్స్ మనతో కావు ఏదన్నా కానీ గొప్పగా బతకాలి మనం అంటే ఒక పదిమంది గుర్తుపట్టేటట్టు ఉండాలి నాకు ఎప్పటికైనా కానీ ఒక సినిమా డైరెక్టర్ చేయాలని కోరిక లేకుంటే అట్లీస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా అయినా ఫేమస్ అవ్వాలని కోరిక దాని కోసం నేను స్క్రిప్ట్ రైటింగ్ అని ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఎక్కువ మూవీస్ చూస్తుంటాను నాకు వచ్చిన ఐడియాస్ని ఆన్ ది స్పాట్ పేపర్ పైన పెట్టి వాటిని మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను ఈవెన్ దో ఇదంతా హార్డ్ మనల్ని ఎవరు బిలీవ్ చేయరు నేను ఇట్లా అయితానంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఇవన్నీ చాలా వినాల్సి వస్తుంది లైఫ్లో కానీ ఓన్లీ వన్ థింగ్ లాస్ట్ వరకు ఎవరైతే మనతో ఉంటారో ఈ హార్డ్ టైమ్స్ వాళ్ళే మన వాళ్ళు అని నమ్ముకుని ముందుకు వెళ్ళడం తప్ప ఇంకేం లేదు నన్ను నేను మోటివేట్ చేసుకుంటా అండ్ మా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్టీవ్గా ఉంటుంది నేను సో సొసైటీ గురించి పెద్దగా పట్టించుకోను ఇవి మేజర్ త్రీ కీస్ అనుకోవచ్చు నా మోటివేషన్కైతే రీజన్ మా ఫ్యామిలీనే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నా చిల్ అవి రెండు నన్ను ఎప్పటికి మోటివేట్ చేసుకుంటుఉంటాయి ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సాధిస్తాను